డాన్సింగ్ డాన్స్ ప్రోగ్రామ్స్ అంటే చాలా బాగుంటాయి బట్ నేను ఏ డాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయలేదు కాలేజ్ డేస్లలో ఫ్రెషర్స్ పార్టీసు ఫేర్వెల్ పార్టీసు స్కూల్ డేస్లలో అయ్యేది కదా అప్పుడు చూసేదాన్ని అవి ఎలా ఉండేవి అంటే చాలా బాగుండేవి నాకు నచ్చేవి ఎందుకంటే వాళ్ళు సాంగ్ సెలెక్ట్ చేసుకుని ఆ ఫుల్లు మ్యూజికు సౌండ్ బాక్సెస్కి స్టెప్స్ వేస్తుంటే కాలేజిలో ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళము అన్నమాట చాలా బాగా వేసేవాళ్ళు డాన్స్ డాన్స్ చేయడం అంటే అంత ఈజీ ఏం కాదు కానీ డాన్స్ వచ్చిన వాళ్ళు ఎలా అంటే అలా చేస్తారు వాళ్ళు చేస్తూ ఉంటే మనం వాళ్ళకి ఎంకరేజ్ చేసేవాళ్ళము బాగా డాన్స్ ప్రోగ్రామ్స్ అంటే బాగుంటాయి అందరు ఫ్రెండ్స్ కలిసి ఎంజాయ్ చేయడం అది ఇంకా బాగుంటుంది మా ఫ్రెండ్స్ అయితే డాన్సింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు సెలెక్ట్ చేసుకునే సాంగు మ్యూజిక్ తగ్గట్టు స్టెప్సు ఎక్స్ప్రెషన్సు అండ్ వాళ్ళ డ్రెస్సింగ్ అప్పియరెన్సు చాలా బాగుండేవి ఎంతైనా డాన్స్ ప్రోగ్రామ్స్ అంటే ఎవరికి నచ్చకుండా ఉంటుంది చెప్పండి డాన్స్ అంటే ఇష్టం బాగుంటాయి చేస్తూ ఉంటే ఎంజాయ్ చేయడం అంతే